హలో అన్న శ్రీ లక్ష్మీ మొబైల్ రిపేరింగ్సా అన్న మా ఫోను నిన్న వాటర్లో పడిపోయింది అది తీసినాక మేము దాన్ని చూస్తే పని చేసింది తరువాత ఒక వన్ టూ త్రీ అవర్స్ కాగానే ఖరాబ్ అయిపోయింది అసలుకే పని చేస్తలేదు

మొ మొబైల్ రెడ్మీ ఫైవ్ ప్రో మేము ఇక్కడనే దిల్షుక్నగర్లో ఉంటాము తెలుసు మా ఫ్రెండు చెప్పాడు అయితే ఇప్పుడు దాని కాస్ట్ ఎంత అవుతుంది అన్న రిపేరింగ్కి రెండు మూడు వేలు అవుతాయి ఏమైనా తక్కువకు ఉంటుందా అన్న

అన్న మీరు మార్నింగు ఎప్పుడు తీస్తారు షాపు నైన్ ఓ క్లోక్కి స్టార్ట్ అవుతుందా అయితే ఆ ఫోను ఆ ఫోన్ నీళ్ళల్లో పడ్డాక ఒక వన్ అవర్ దాక నీళ్ళల్లోనే ఉండిపోయింది అది అయితే మొత్తం దాని మొత్తం కాస్ట్ ఎంత అవుతుంది అంటే పోతుంది కదా మీకు తెలిసి ఉంటుంది కదా ఇంత అవుతుంది ఎంత అయిందని మొత్తం ఒక ఫైవ్ థౌజండ్ అయిపోతుందా అవునా అన్న మీది అయితే అన్న అంటే ఇంకా ఏమైనా అంటే రిపేరింగ్ మీద ఏమన్నాఛార్జెస్ తీసుకుంటారా లేకపోతే దానికి రిపేరింగ్ కాకుండా ఇంకా ఎక్స్ట్రా ఏమైనా అవునా అన్న థ్యాంక్ యూ అన్న